శరీర బరువును సమతుల్యంగా ఉంచడం చాలా ముఖ్యం లేకపోతే ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది మా బరువు సమతుల్యంగా ఉంచడానికి మేము ఆహార నియంత్రణ బలమైన పోషకాలు తక్కువ కొవ్వు మరియు చక్కరలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటాను మితాహారం పాటిస్తాను వ్యాయామం ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాను ఇది నడక యోగాసనాలు లేదా జిమ్లో వ్యాయామం కావచ్చు జలస జలసేచన రోజుకు సరిపడ నీరు తగి శరీరంలోని విషాలను బయటకు తీయడంలో సహాయపడతాను నిద్ర సమానమైన నిద్ర పాట్యాన్ని పాటించడం ద్వారా ఒత్తిడి నివారించి శరీర చురుకుదనాన్ని ఉంచుతాను మానసిక ఆరోగ్యం ధ్యానం లేదా ప్రాయ ప్రాణాయామం ద్వారా మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం